ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట ఆ ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు అని ఒక కార్డు అనేది గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అదేంటంటే ఇప్పుడు ఏదన్న మనకి ఒక మిడిల్ క్లాస్కి అయిన ఒక బిలో మిడిల్ క్లాస్కి అని ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగిన లేకపోతే ఏదన్న జరిగినా సరే వాళ్ళకి ఎమౌంట్ అనేది పే చేసుకోలేరు సో దానివల్ల ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు మీద మనకీ వైద్యం అనేది అందుతుంది అనమాట అదొక బెస్ట్ నాకు తెలిసి ఒక బెస్ట్ హెల్త్ స్కీం అది తర్వాత ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఒక ప్రతీదాని చిన్న దానికి వాళ్ళు వచ్చి హాస్పటల్కి వచ్చి చెక్అప్ చేసుకోలేరు ఎందుకంటే హాస్పిటల్ అనేది వాళ్ళకి దూరంగా ఉంటది కాబట్టి సో అందుకని చెప్పి ప్రతి మంత్ వెళ్ళి డాక్టర్స్ ఒక డాక్టర్ ఒక నర్స్ ఒక వాలంటరీ అలాగే ఒక ఆశా వర్కర్ వీళ్ళు నలుగురు వెళ్ళి వాళ్ళకు ఫుల్ హెల్త్ చెకప్ అన్ని చేయాలన్నమాట అంటే ఎవరికైనా షుగర్ ఉంటే ఆ షుగర్ ఎంత లెవెల్స్ ఉన్నాయి బిపి అంటే ఎంత లెవెల్స్ లోని వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే హెల్త్ ఏమన్నా ఇబ్బందిగా ఉందా అనే ది ఇప్పుడు మొత్తం వెళ్ళి డాక్టర్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఏమన్నాహెల్త్ బాగోకపోతే వాళ్ళకది చెప్పమని చెప్పి రీసెంట్గా వాళ్ళు మా దగ్గరికి కూడా వచ్చారు అనమాట సో ఈ ఇలాంటి హెల్త్ స్కీమ్స్ పెట్టడం వల్ల ఆ ప్రతి చిన్న గ్రామానికి కూడా మంచిగా హెల్త్ అనేది అంటే వాళ్ళకు ఒక హెల్త్ హెల్త్ ఇలా మెయింటెన్ చేయాలి అని ఒక సజెషన్స్ గట్రా వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా ఒక బెస్ట్ అంటే హాస్పిటల్ లేకపోయినా సరే వాళ్ళ దగ్గరలో వాళ్ళకంటూ ఒక డాక్టర్ ఉన్నారు లేకపోతే మాకు ఏదన్న చిన్నది ఇలా ఉన్నది ఒక ప్రతి వ్యాన్ వ్యానుల్లో కూడా చెక్ చేస్తున్నారనమాట ప్రతి వీక్ ఒక్కొక్క గ్రామానికి అయితే ప్రతి వీక్ వెళ్తున్నారు వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారనమాట హెల్త్ స్కీమ్స్ అనేవి చాలా మంచిగా ఇలాగే ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా ఈ ఇప్పుడు రెండు ఉన్న స్కీమ్స్ కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటే ఒక చిన్న టెంట్ లాగా వేసి వాళ్ళకి హెల్త్ స్కీమ్స్ అనేవి పెట్టడం కూడా జరుగుతుంది ఆ టూ మంత్స్ అక్కడే డాక్టర్ స్టే చేయాలి త్రీ మంత్స్ క్యాంపనింగ్ అక్కడే చేయాలి ట్రైనింగ్ డాక్టర్స్ వాటికి ఇలాగే అయితే చాలా మంచిగా ఉన్నాయి అనమాట హెల్త్ స్కీమ్స్ అనేవి